కొన్ని కథలు మరియు సంఘటనలు ప్రజలను బాగా ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా సామాజిక న్యాయం పర్యావరణ పరిరక్షణ ప్రజా సమస్యలు లేదా వ్యక్తిగత విజయాల గురించి కథలు ప్రజలను ఆకర్షిస్తాయి కొన్ని సంఘటనలు మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్తాయి మరికొన్ని ప్రజలను చైతన్యవంతులను చేస్తాయి నేను వ్యక్తిగతంగా వార్తాపత్రికలు టెలివిజన్ మరియు సోషల్ మీడియా ద్వారా ఈ కథలను ఎక్కువగా తెలుసుకుంటాను కొన్ని సందర్భాలలో స్వయంగా ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు కూడా నాపై ప్రభావం చూపాయి ఉదాహరణకు నా ఊర్లో ఒక యువకుడు స్వచ్ఛందంగా చిన్న పిల్లలకు ఉచిత విద్యను అందించిన సంఘటనను నేను దగ్గర నుంచి చూశాను ఇది నిజంగా ఎంతో ప్రేరణనిచ్చింది